ఎవరండి అవునండి ఎక్కడండి అవునా ఎట్లా అండి ఎట్లా జరిగింది

అవునా అండి మీకు మీకు ఎవరిమీదనన్నా డౌట్ ఉందా మీ చుట్టుపక్కల ఏరియాలో ఇంతకముందు ఎప్పుడన్నా దొంగతనాలు జరిగినాయా

నైట్ టైం జరిగిందా డే టైం జరిగిందా అండి కాదండి ఇప్పుడు మీ దగ్గరలో వచ్చిన సీసీ కెమెరా గానీ ఇంట్లో గానీ చుట్టుపక్కల స్ట్రీట్లో గానీ సీసీ కెమెరాలు ఏం లేవా సీసీ టీవీస్ మీ ఇంటి కాడ ఉంటారా వాచ్మ్యాన్ మీ కాల్ని వాళ్ళు రాత్రి ఇంకా వేరే వాళ్ళు మీకు తెలిసినోళ్ళ మీద సస్పీషియస్ గానీ ఇంతకుముందు దొంగతనాలు జరి జరిగినప్పుడు దొరికి దొరికినోళ్ళు ఎవరైనా ఉన్నారా అండి సరే ఓకే నేను మా ఎస్ఐ గారి ఐ మీన్ మా ఎస్ఐ గారితోని మాట్లాడి నేను ఒక విత్ ఇన్ ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్లో మీ ప్లేస్ దగ్గర ఉంటానండి సరేనా అండి ఓకే ఓకే ఓకే త్యాంక్ యూ అండి త్యాంక్ యూ